జీవితంలో కళ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక మనిషిలో ఒక మనిషి బ్రతకడానికి కళ అనేది ఉండాలి తను ఒక మనిషి బ్రతకాలి అంటే సమాజంలో ఒక పేరు ఉండాలి అదేవిధంగా తను జీవించడానికి కావాల్సిన డబ్బులు కూడా ఉండాలి ఇవన్నీ కావాలి అనుకుంటే ఒక కళ ఉండాలి ఆ కళ ద్వారా అతను డబ్బులు అనేవి సంపాదించగలరు అదే విధంగా సమాజం మెరుగుగా ఉండేందుకు అది ఎలా సహాయపడుతుంది అంటే సమాజంలో మనకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న అదే విధంగా సమాజం పట్ల ఇతరులకి ఏమన్న చెప్పాలి అనుకున్న మనలో ఒక కళ అనేది ఉండాలి దాని ద్వారా మనం సమాజంలో ఒక పేరు పొందుతాము అదే విధంగా మనము ఏమి చెప్పిన వినేవారు కూడా ఎక్కువగా ఉంటారు దీనివలన మనకు గౌరవం లభిస్తుంది మన మనసుకు ప్రశాంతత ఉంటుంది మన ద్వారా మన పిల్లలకు కూడా ఒక పేరు ప్రతిష్ట అనేది లభిస్తుంది